నేను చేస్తూ ఉన్న వ్యాపారంలో అత్యున్నత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అనుకుంటున్నాను ముఖ్యంగా మార్కెటింగ్ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాను నేను ఈ లక్ష్యం చేరుకోవడానికి నాకు కొంచెం కష్టంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థికంగా నేను బలంగా ఉండాలి అందుకే నేను ముందుగా ఫార్మింగ్ చేస్తున్నాను ఈ ఫార్మర్గా నుంచి నేను ఒక ట్రేడర్గా ఎదిగి మార్కెటింగ్ చేయాలని ఎంతో ఆసక్తితో ఉన్నాను దీనికి నేను ముఖ్యంగా ఒక ఫీడ్ కంపెనీ పెట్టుకోని ఫీడ్ అనేది ఓన్గా తయారు చేసి అమ్మడం ద్వారా నేను నా వ్యాపారాన్నిపెంచగలను నేను అనుకున్నా మార్గానికి నేను అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి నాకు చాలా అనువుగా ఉంటుంది నేను ఫార్మర్గా ఫీడ్ ట్రేడర్గా ఎదిగి నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది నాకు ఎంతగానో సహాయపడుతుంది